హలో హలో బాగున్నారా అండి బాగున్నాము మేము కొత్తగా ఇల్లు కట్టుకున్నాము మాది మాకు నోములు ఉంటాయి మాది పద్ధతి ఇది మా అ మా అత్తగారు వాళ్ళ అప్పటి పద్ధతిగా నోములు వ్రతాలు యజ్ఞాలు చేసుకుంటారు మీరు వస్తారేమో అండి మా పద్ధతులు చూస్తారని నేను కాల్ చేసాను మీ అందరిని పిల్లలని మీరు అందరిని తీసుకొని రండి లేదు లేదండి మాది మా పద్ధతి మా పూజలు మావి యజ్ఞాలు అని మా నోములు అని చాలామందికి తెలుసు ఇక్కడికి మీరు ఎప్పుడు రాలేదు మీరు చూస్తారని మా పద్ధతి గురించి మీకు తెలిస్తే బాగుంటుంది అని కాల్ చేసాను

లేదండి పసుపు బొట్టు ఎక్కడైనా పసుపు బొట్టు పసుపు పెట్టినాకే కదండి భోజనాలకి భోజనాలు మేము పెట్టే వెరైటీ వంటకాలు ఇం ఇంటి లగ్గం అని అప్పట్లో మా ఇంటి లగ్గాలు కూడా చేస్తారు మా పద్ధతిలో ఇంటి లగ్గాలు అవన్నీ చూస్తారని మిమ్మల్ని రమ్మంటున్నాను మూడు రోజుల పూజలు ఉంటాయండి మూడు రోజులు ఒకరోజు గృహప్రవేశం సత్యనారాయణ వ్రతము సత్యనారాయణ వ్రతము యజ్ఞము ఇవి నోములు అని పసుపుబొట్లు అని ఇవి చాలా ఉంటాయి ఒడిబియ్యం వండుకొనుడు పద్ధతి చాలా ఉంటాయి మాకు పద్ధతులు కొంత ఒక్కొక్కరి సాంప్రదాయము ఒక్కొక్క విధంగా ఉంటుంది మీ సాంప్రదాయం మాలాగా ఉంది మాది అలాగ ఉంది అందుకొరకు మాది చూస్తారేమో మా దానికి వస్తే మీ దానికి మీ పద్ధతి కూడా మేము వచ్చినప్పుడు మేము కూడా చూస్తాం కదండి అందుకొరకు ఇప్పుడు ఈ ఈ కాలానికి సాంప్రదాయాలు అనేది చాలా తక్కువ అయిపోయినాయి అరుదైపోయినాయి మళ్ళీ యూట్యూబ్లు వచ్చి సాంప్రదాయాలు పద్ధతులు అన్నీ చాలా బాగుంటున్నాయి లేదు లేదండి పూజ అంటే ఎక్కడైన తెలుగు సంప్రదాయం కదండి పిల్లలను తీసుకొని అందరిని తీసుకొని రండి సరే అండి బాయ్